హలో హోటల్ వాళ్ళా మాట్లాడేది సార్ నేను మీ రెస్టారెంట్ నుంచి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్నాను కొన్ని ఇంకొన్ని యాడ్ చేయాలని కోరుకుంటున్నాను అందులో కోక్ జ్యూస్ ఇంకా మజ్జిగ మొదలుగా ఇంకెన్నో ఉన్నాను మీరు అవి ఉన్నాయా లేవా చెప్పగలరా ఒకవేళ లేకుంటే దానికి బదులు ఒక బర్గర్ ఒక పిజ్జా ఒక పెప్సీ ఇవ్వగలరని కోరుకుంటున్నాను వీటిని జోడించి బిల్ ఎంతో చెప్పగలిగితే నేను పేమెంట్ చేస్తాను సార్